రావు గారేనా అండి మాట్లాడేది షాప్ అండి అది మనకి సరుకులు కావాలండి నెలకి సరిపడా అది చెపుదాం అని మీకు లిస్ట్ చెప్తా లిస్ట్ చెప్తానండి

సరే అంటే కొంచెం మాటలు వినబడుతున్నాయి సౌండ్స్ వస్తున్నాయి అండి కొంచెం పక్కకి వచ్చి మాట్లాడతారా అది మనకి సరుకులు లిస్ట్ చెప్తాను రాసుకుంటారా ఓకే అండి ఇది మనకి రెండు కేజీల మినప్పప్పు కావాలండి కేజీ గుళ్ళు అండి ఇది మనకి ఐదు కేజీల ఇడ్లీ నూక ఉంటుంది కదండీ కాటన్ దొరగారిది ఆ కాటన్ దొరగారు ఐదు ఐదు కేజీల అది ఒకటి ఒకటి పంపించండి ఇంకా కావాలండి ఇంక వచ్చి ఇప్పటికి ఇవి మనకి కందిపప్పు కావాలండి ఒక అర కేజీ అర కేజీ వచ్చి మనకి పెసర ఒకటి కావాలండి ఒక కేజీ

అలాగే మనకి చపాతీ పిండి ప్యాకెట్లు ఒక కేజి ప్యాకెట్లు ఒక రెండు పంపించండి

ఏమండి రాసుకుంటున్నారా రాసుకుంటున్నారా అండి ఇంకా ఇది మనకి మనకి మన లాస్ట్ లిస్ట్ ఒకటి ఉండాలి అండి మీ దగ్గర

అవునండి అవే అది మనకి లిస్ట్ ఓకే అండి అంటే లాస్ట్ టైమ్ మనకి లాస్ట్ మంత్లో పట్టుకు వెళ్ళాం అండి లిస్ట్ అంతా ఉంటుంది అండి ఆ లిస్ట్ అంతా పంపిస్తారని ఓకే అండి ఓకే అండి మనకి ఆల్ అవుట్ పంపించండి అది కూడా అది మనకి సరుకులు వచ్చి మనకి ఒక మధ్యాహ్నం కల్లా కావాలండి టూ టూ ఓ క్లాక్ రెండు గంటల కల్లా అందచేయగలరా అండి అదేలేండి అంటే ఊరు వెళ్తున్నాం అండి మళ్ళీ ఇంటి దగ్గర ఉండరు ఉండం అండి మేము అందుకని ఒక ఈ క్యాష్ క్యాష్ ఇచేయచ్చా అండి మీకు కుర్రాడ్ని పంపుతారా ఆహ సార్ సరే అండి పంపి పంపించ అది కూడా పంపించండి అంటే ఊరు వెళ్ళే హడావిడిలో ఉన్నాం అండి కొంచెం అందుకే మనకి గుర్తురావట్లేదు అండి సమయానికి అంటే కంగారు కంగారుగా ఉండడం వల్ల అదే అండి కొంచెం మీరు చూసి అది ధర అది పంపించండి అన్నీ ఇంకా అదే డబ్బుల విషయం వచ్చేసరికి మీ కుర్రాడికి బిల్ ఇచ్చి పంపితే నేను కొద్దిగా ఇస్తాను అండి అంటే నేను లేకపోయినా అది కొంచెం ఆన్లైన్ పేమెంట్ చేస్తాను అండి సరేనా అండి సరే అండి ఉంటాను